మన ఇండియాలో అయితే బ్యాంగ్ళూర్లో సెన్స్ అని ఉంటుందండి అదేంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంకా సైన్స్కి సంబంధించినటువంటి పరిశోధనలకు సంబంధించినటువంటి పిల్లలకు స్టూడెంట్స్ కి మంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుంది ఇందులో నాలెడ్జిబుల్ ప్రొఫెసర్సు ఇంకా చాలామంది లెక్చలర్స్ అనేవాళ్ళు మంచి నాలెడ్జ్తో ఉంటం జరుగుతు ఉంటుంది అలాగే డీమ్డ్ యూనివర్సిటీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి మంచి కోర్సులను కూడా అందివడం జరుగుతుంది వీటి ద్వారా ఏంటంటే మనము వ్యవసాయరంగానికి కానీ ఇంకా మనకి ఇండియాకి కానీ ఎలా ఉపయోగపడాలి అనేది కూడా ఇక్కడ నేర్పించటం జరుగుతుంది ఇక్కడ ప్రొఫెసర్లే కాకుండా మంచి మంచి శాస్త్రవేత్తలు కూడా గైడెన్స్ అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ ఇలాంటి యూనివర్సిటీల్లో మంచిగా స్టూడెంట్స్కి లెసన్స్ అనేవి చెప్పటం జరుగుతూ ఉంటుంది అలాగే విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అనేది కూడా మనకి అందుబాటులో ఉంటుంది చాలామంది స్టూడెంట్స్కి గేట్ లాంటి ఎగ్జామ్స్లో ర్యాంక్స్ రాకపోయినప్పటికీ ఇందులో కోర్సులుగా కూడా జాయిన్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్ పెరగడమే కాకుండా మనకి ఇక్కడ ఇండియాకి ఉపయోగపడేటట్లుగా వారికి నాలెడ్జ్ అనేది పెంచటానికి ప్రొఫెసర్లు కానీ సైంటిస్టులు కానీ ఇక్కడ చేయటం జరుగుతూ ఉంటుంది రకరకాల వర్క్షాప్లు కూడా జరుగుతూ ఉంటాయి వీటి ద్వారా స్టూడెంట్స్కి సైన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇలాంటి వాటికి ఎన్నో రకాలైనటువంటి ప్రోత్సాహకాలను ఇవ్వటం జరుగుతుంది అంటే స్కాలర్షిప్లని స్టైఫండ్లని ఇంకా చాలా మటికీ ఇన్నోవేషన్స్కి లోన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది